మా ప్రాంతంలో భారీ విధ్వంసాలు అంటూ ఏమీ జరగలేదు గానండి రెండు వేల పన్నెండులోని హుదూద్ తుఫాను ఒకటే నాకు తెలిసి చాలా ప్రకృతి వైపరీత్యాలను చాలా భారీగా నాశనం చేసిందండి ప్రకృతినంతా కూడాను ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు మొత్తం చెట్లు అన్నీ పడిపోయి చాలా చోట ఇల్లలు పడిపోయి కరెంటు ఇవన్నీ కూడా స్తంభించడం జరిగింది చాలామంది ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసి బురదంత వచ్చేసి చంటి పిల్లలతో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారండి నాకు తెలిసి ఇదే చాలా భారీ